నమస్కారమండి ఏం కావాలి

ఉన్నాయండి అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటే చార్ట్లు స్కేళ్ళు పెన్సిళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయండి ఏమేం అడుగుతున్నారండి

నోట్ నోట్ బుక్స్ అంటే వైటా అండి లేకపోతే చెక్ రూళ్ళు సింగిల్ రూళ్ళు ఉంటాయి కదా ఏవి వాడతారండి

పెన్సిల్లో మీకు అప్సర లేకపోతే నటరాజు డూమ్స్ ఉంటాయండి ఏది కావాలండి ఎరేజర్లు ఏమైనా కావాలా కలర్ పెన్సిళ్ళు స్కెచ్లు పెద్దవేనాండి లేకపోతే క్రేయన్స్ లాంటివి ఏమైనా సుద్దలు సరేండి చార్ట్లు కలర్లు అలాంటివేం చెప్పలేదు ఏదిచ్చినా పర్లేదు కదండి వైట్ ఇచ్ఛేయమంటారా అవి ఏమైనా చూస్తారా ఇవి ఇంకా బ్యాగులు లేకపోతే షూ సాక్స్లు ఇలాంటివి కూడా ఉంటాయండి పిల్లలన్నాక అంతేలెండి

స్టాప్లర్ ఉందా అండి

బిల్ అయితే చెప్తానండి మొత్తం నాలుగు బుక్కులు పెన్సిల్ బాక్సు ఎరేజర్లు ఎ ఐదు వందలకి అయ్యిందండి నాలుగు ఎనభై చార్ట్లు ఇవన్నీ కలిపి నాలుగు ఎనభై రూపాయలు సరేండి సరే ఇవ్వండి తీసుకురండి ఎవరినో ఒకళ్ళని ఇలాగ సరేండి బాయ్